నమస్తే అండీ అదే అండి నేను పూర్ణిమ ట్రావెలింగ్ ఏజెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నానండి అదే అదే సార్ మీరింకా అదే వెకేషన్కి మీరు వెళ్తానన్నారు మీ ఫ్యామిలీతో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు సర్ నాకు అవునండి అదే అండి అంటే మళ్లీ టైం అయిపోతుంది కదండి మేం వేరే వాళ్ళకి మళ్లీ క్యాబ్స్ అనేవి బుక్ చేస్కో బుక్ చేస్కోవాలి కదా సార్ మీరు కన్ఫామ్గా మీరు వెళ్తానంటే మీకంటే బుక్ చేస్తాం సార్

వెహికల్ ఉంది సర్ అంటే ఫ్లైట్ టికెట్స్ కూడా మనం కావాలంటే ఇప్పుడు బుక్ చేసేయచ్చు సర్ మీరు ఓకే అంటే ఇప్పుడు బుక్ చేసేస్తాను సర్ ఫ్లైట్ టికెట్స్ అనేవి

ఆహా అంటే అక్కడ మావోళ్ళున్నారు సార్ అంటే ఇక్కడి నించి మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లింది అంటే రాజమండ్రి టూ హైదరాబాద్ సార్ హైదరాబాద్ నుంచి మీకు ఫ్లైట్ అనేది ఉండడం జరుగుద్ది

ఇక్కడినుంచి అలా ప్ల్యాన్ ఫ్లైట్ ఎక్కుతారు సార్ మీరక్కడ అక్కడ దిగగానే అక్కడున్న మా డ్రైవర్కి మీ ఫోటో మీ నెంబర్ ఇస్తాను సార్ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సార్

స్టే కట్టా మొత్తం అంటే మీ మేమే సార్ అవన్నీ అంటే మీరు ఎన్ని రో అక్కడా అంటే మీకు ఏసీ కావాలా నాన్ ఏసీ కావాలా అనేది నాకు తెలీదు కద సార్ ఏసీ వేనండి అదే అండి ఏసీ యా కాదా అని చెప్పేసి కొంచెం మిమ్మల్ని అడుగుదామని చెప్పీ వెయిట్ చేసాను సార్ ఈ లోపల బుక్ చేసేయాలనుకుంటే మేం చేసేస్తం సార్ సర్ అంటే సర్ త్రీ నెంబర్సే సార్ రూమ్కొచ్చి మీకు త్రీ బుక్ త్రీ రూమ్స్ అనేవి బుక్ చేయడం జరిగింది సార్ అంటే త్రీ బుక్ అంటే ఇంకా బుక్ చేయలేదు సార్ బుక్ చేస్తం సార్ ఇప్పుడు

మీరెళ్లినప్పటికి రూమ్స్ కూడా కన్ఫర్మేషన్ అయిపోతాయ్ సార్ మీకు ఓకే సార్ ఓకే సార్ అంటే మీరు అక్కడ ఉన్న అన్నీ డేసు మీకు మా ఏజెంట్ అనేవాడు మీ మీతోనే ఉంటాడు సార్ డ్రైవరు ఏజెంట్ ఇద్దరూ ఓకే సార్ అయితే మీరు కన్ఫామే కద సార్ అయితే మిమ్మల్ని కన్ఫామ్ చేస్తనాం సర్ ఎడ్రెస్ ఎక్కడికి రావాలి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ పంపిస్తాం సర్ అదే సర్ డ్రైవర్ నెంబరు మీకు పంపిచ్చిన కారు అన్నీ మీకు సెండ్ చేస్తం సార్ ఒకసారి మీరు చూడండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్